హలో క్యాబ్ డ్రైవరా నా పేరు రోహన్ అండి నా కుటుంబ సభ్యులు ఇప్పుడు వైజాగ్ ఎయిర్ పోర్ట్ లో ఉన్నారు మీరు పికప్ చేసుకుని విజయనగరం పోల్బాగ్ కాలనీ తీసుకొని రావాలి అవునండి ఆ ఒక వన్ అవర్ లో అక్కడికి వెళ్ళగలరా సరే అండి ఆ నా కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసే ఉన్నారు మా నాన్నగారు నా భార్య పిల్లలు మామగారు మా భార్య పేరు సుప్రియ మా నాన్నగారు పైడన్న గారు అమ్మ పార్వతి వీళ్ళు అక్కడ వెయిట్ చేస్తున్నారు మీ నెంబరు వాళ్లకు ఇస్తాను వాళ్ళ నెంబర్ మీకు ఇస్తాను అక్కడికి వెళ్లిన తర్వాత మీరు వాళ్ళని కాల్ చేసి చెప్తే వాళ్ళు వస్తారు వాళ్ళని తీసుకొని పోల్బాగ్ కాలనీ కి వచ్చేయండి ఆ వాళ్ల నెంబర్ మీకు ఇస్తాను మీకు కాల్ చేస్తారు మీరెక్కడున్నారండి ఇంకా మీరు తగరపు వలస లో ఉన్నారా సరే అండి వెళ్ళండి అయితే ఎంతవుతుంది అండి రెండు వేలా సరే అండి రెండు వేలు ఇస్తాను మీరు త్వరగా తీసుకొని రండి ఓకే నండి ఉంటాను అండి